మేము నా పేరు ఇత్య అండి స్వప్న అండి మేము మేము మీ బ్యాంకులో లోన్ కోసమని కాల్ చేసాము మీ దగ్గర ఏమైనా లోన్స్ ఉన్నాయా అండి మాకు హౌస్ లోన్ కావాలండి

ఫైవ్ కావాలండి మా ఫ్యామిలీలో అయితే నేను తీసుకుంటానండి మా ఫ్యామిలీ మెంబర్స్లో అయితే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా తీసుకుంటారంట మా పెదనాన్న వాళ్ళు గట్రా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉన్నా పర్వాలేదండి మాకు ఈ మంత్లో కావాలి ఓకే అండి మరి ఎప్పుడు రావ ఓకే అండి ఓకే అండి ఇంకా మంత్లో ఎన్ని డబ్బులు కట్టాలని కూడా ఉంటుందా అండి ఒకటేసారి గోల్డ్ లోను ఇంకా హౌస్ లోను రెండూ ఇవ్వగలరా అండి ఒకటే ఇస్తారా పర్వాలేదండి మాకు ప్రస్తుతానికి అవసరం ఉంది ఇంట్రెస్ట్ కడతాము మేము ఎలా అయినా ఓకే అండి కొంచెం మీకు వీలైనంత తొందరగా ఇప్పించగలరా అండి ఓకే అండి మరి మేము ఇక్కడ హైదరాబాదులో ఉంటామండి మీకు వీలున్నప్పుడు కాల్ చేయండి మేము వస్తాము తప్పకుండా బ్యాంక్కి వచ్చి లోన్ తీసుకుంటాము థ్యాంక్ యూ అండి